హలో శ్రీనివాస ట్రావెల్సేనా అండి సార్ ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి వీరనారాయణ స్వామి టెంపుల్కి వెళ్లాలి అండి త్రీ మెంబర్స్ ఏంతండీ కాస్టు ఓకే అంటే మనకు ఫుడ్డు అవి ఎలా అండి మరి అంటే ప్రిపేర్ చేసుకోవడానికి ఉండవా మేము అవునండి ఒకే ట్వెల్వ్ థౌసండేనా తగ్గేది ఏముండదా అండి మొత్తం ముగ్గురం అండి అంటే థర్టీ సిక్స్ ఓకే ముగ్గురికి ట్వల్లా ఓకే సండే అంటే రేపు ఈవినింగ్ బయలుదేరాలి మనం ఎప్పుడుకి వెళ్తామండి అక్కడికి ఈవెనింగ్ బయల్దేరుతాం ఇక్కడే ఇక్కడ శ్రీకాకుళం నేను లొకేషన్ పంపిస్తానండి శ్రీకాకుళం నుంచి అక్కడికి ఎంత టైం పడుద్దండి ఓకే సరే అండి అయితే రేపు మరి మరి రేపు మార్నింగ్ ఫోన్ చేయాలండి వస్తారా సరే రేపు మార్నింగ్ ఒకసారి బయలుదేరేముందు నేను ఫోన్ చేస్తానండి